నేను అన్నిటికంటే ఏ శైలి నృత్యాలు ఇష్టపడతాను అంటే మొదటిగా భరతనాట్యం భరతనాట్యం అంటే నాకు చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి భరతనాట్యం చేయాలనేదే నా కోరిక అయితే నేను చాలా చాలా రోజులు భరతనాట్యం క్లాసెస్కి వెళ్ళి నేర్చుకునేదాన్ని ఎంతో సాధన చేసి అలాగే ఎన్నో ప్రోగ్రామ్స్లో గూడా భరతనాట్యం వేసి నేను ప్రైస్లు తీసుకున్నాను అలాగే ఇంకొకటి వస్తే మామూలు సాంగ్స్ సినిమా సాంగ్స్ కూచిపూడి మామూలుగా సినిమా పాటలకి డ్యాన్స్లు అలా వేయడం నాకు చాలా ఇష్టం నేను డ్యాన్సెస్ మాత్రం టీవీల్లో చూస్తూ తానంతటాగా నేనా నేను నా అంతట నేనే నేర్చుకున్నేను అధిక శాతంలో నాకు ఎప్పుడూ చిన్నప్పటి నుంచే నాకు డ్యాన్స్ మీద చాలా ఆసక్తి ఉండేది అన్నమాట నేను డ్యాన్స్ వేస్తూ నేను వాళ్ళ గల చేయగలుగుతాను నేను చాలా నాకు చిన్నప్పుడైతే షోస్లో కూడా పాల్గొని డ్యాన్స్ చేయాలి అనేది నా ఆశగా ఉండేది అయితే నేను మా ఫ్రెండ్సు కాలేజ్ డేస్లో కానీ స్కూల్ డేస్లో కానీ ప్రతీ ఒక్క చోట్ల డ్యాన్స్ అలాగే భరతనాట్యం చేస్తూ చాలా ఆనందం పడేవారము